ఐదు వందల డెబ్బై మూడు తొమ్మిది వందల పదిహేను వెయ్యి తొమ్మిది వందల పదిహేను పదివేల తొమ్మిది వందల పన్నెండు నలభై మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు లక్ష పదివేల తొమ్మిది వందల పదమూడు